నమస్కారం సార్ మేము మీకు ఏవిధంగా సహాయపడగలం అవునండి మొబైల్ షాప్ అండి మీకు ఏవిధంగా సహాయపడగలను సార్ లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ సార్ ఏ ఎంత ధరలో తీసుకుందాం అనుకుంటున్నారు సార్ డబ్బులు ఎంత రేంజ్లో పెడదాం అనుకుంటున్నారు సార్ మొబైల్కి పదివేల నుంచి పదిహేను వేల లోపు అయితే మీకు వివో ఒప్పో రెడ్మీ ఇలాంటి మొబైల్స్ ఉన్నాయి సార్ వాటిలో ఏది తీసుకుందాం అనుకుంటున్నారు సార్ వివో అయితే కెమెరా అవి బాగుంటాయి సార్ ఒప్పో కూడా కెమెరా బాగుంటుంది సార్ రెడ్మీ లాంటి ఫోన్స్ అయితే ఛార్జింగ్ ఎక్కువ సేపు నిలబడుతుంది సార్ మేము అయితే ప్రస్తుతానికి రెడ్మీ ఫోన్స్ ఎక్కువ సేల్ చేస్తున్నాం సార్ రెడ్మీలో వచ్చినటువంటి కొత్త మోడల్స్ అనేవి బాగా సేల్ అవడం జరుగుతుంది సార్ పైగా దాని బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది సార్ రెడ్మీ రెడ్మీ ఫోన్స్ అయితే పది వేల నుంచి పదిహేను వేల లోపు ఉన్నాయి సార్ ఒకవేళ మీకు ఏమన్న శాలరీ కార్డ్స్ లాంటివి ఉంటే దాని మీద కటింగ్ చేసుకుని డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది సార్ మీకు ఎస్ సార్ వన్ ఇయర్ మీకు గ్యారంటీ ఇవ్వగలం సార్ మేము మొబైల్కి ఎలాంటి డ్యామేజ్ యాక్సిడెంటల్గా ఫోన్ అయిన మీకు రీప్లేస్మెంట్ అనేది చేస్తాం సార్ ఫోన్ని స్టోరేజ్ అనేది మీకు ఫోర్ జీబి ర్యామ్ అండ్ సిక్స్టీ ఫోర్ జీబి ర్యామ్ ఉంది సార్ అలాగే ఎయిట్ జీబి వన్ ట్వంటీ ఎయిట్ జీబి ఉంది సార్ మీకు స్టోరేజ్ను బట్టి మీకు ధర అనేది మారుతు ఉంటుంది సార్ ఒకవేళ మీకు వన్ ట్వంటీ ఎయిట్ కావాలంటే పదిహేను వేలు అవుతుంది సార్ సిక్స్టీ ఫోర్ జీబి కావాలంటే పన్నెండు వేలుతో అయిపోతుంది సార్ స్క్రీన్ గార్డ్ అది మేము వేస్తున్నాం కెమెరా మీకు సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్లో వస్తుంది సార్ ఫొటోలు అనేవి చాలా క్లారిటీగా మీకు కనపడతాయి సార్ కళ్ళముందు ఉన్నట్టు కనపడుతుంది సార్ ఫోటో అనేది అలాగే ఫ్రంట్ కెమెరా కూడా పద్దెనిమిది మెగా పిక్సల్స్ సార్ ఫ్రంట్ సెల్ఫీలు తీసుకున్నపుడు కూడా మీకు చాలా క్లియర్గా అనేది వస్తుంది సార్ ఫోటోలు కలర్స్ అయితే ప్రస్తుతానికి బ్లాక్ వైట్ అండ్ రెడ్ ఉన్నాయి సార్ ఈ మూడింటిలో ఎక్కువ సేల్ అవుతుంది అయితే వైట్ కలర్ సేల్ అవుతుంది సార్ అయితే రెడ్మీ ట్వల్వ్ నోట్ తీసుకోండి సార్ నోట్ ట్వల్వ్ మోడల్ చాలా బాగుంది పైగా ఇది ఫైవ్ జీ కూడా సపోర్ట్ చేస్తుంది సార్ ఫైవ్ జీ నెట్ అనేది సపోర్ట్ చేస్తుంది సార్ ఇది మీ సిమ్ జియో అయితే ఫైవ్ జీలోకి మార్చుకుని అన్లిమిటెడ్ డేటాని వాడుకోవచ్చు సార్ అది అయితే మీకు పన్నెండు వేలు పడుతుంది సార్ సిక్స్టీ ఫోర్ జీబి అయితే మీకు ఏమన్న కార్డు ఉంది అంటే పదివేలకు వస్తుంది సార్ అది ఓకే సార్ బిల్ కౌంటర్ దగ్గర తీసుకోండి సార్ బిల్ థ్యాంక్ యూ